హలో ఆ సార్ నమస్తే అండీ ఆ మేము ఇక్కడే రైల్వే స్టేషన్లో ఉన్నాము ప్రొద్దున ఈ ప్రమోషన్లో భాగంగా మాకు ఏదో ఆఫర్ కోడ్ అని ఇచ్చారు అది తీసుకొని మేము ఇంటికొచ్చి కూర్చొనీ చూసాము దాంట్లో ఏం అంటారు ఇది ప్రయాణం కోసం ఆఫర్ ఏదో ఉంది అది ఇది అని చెప్పి అన్నారు మాకు ఏం అర్థం కాలేదు ఒకసారి మీరు ఎలా అసలు దీని ఆఫర్ కోడ్ అంటే ఏంటి మాక్కొంచం ఎక్కడ ఎలా ఉపయోగించాలి దీన్ని సమాచారమిస్తే దాన్ని మేము వినియోగించుకోవాలని అనుకుంటున్నాము అసలు ముందు సర్ మాకు వచ్చిన సమాచారం అంటే మాకిచ్చిన కోడ్ వర్తిస్తుందా వర్తించదా ఒకే వర్తిస్తుంది ఎలా వర్తిస్తుంది

దాంట్లో మేము ఈ కోడ్ని రాస్తే అలా మేము

అర్ధమైందాండి అర్థమైంది అప్పుడు మాకు రాయితీ అనేదీ ఈ ప్రయాణంలో ఉదాహరణకి ఇప్పుడు రెండొందలు అయ్యిద్దనుకోండి ఈ కోడును వాడితే మాకు వంద రూపాయలకొస్తదంటారు అది ఎక్కడ సర్ ఓకే సరేనండి అలాగే అలాగే తప్పకుండా వాడతామండి అలాగే సర్ సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలండి